ఆనాటి కాలంలో మంచినీరు ఉపయోగించాలంటే ఎంతో కష్టంగా ఉండేది అపుడు బోర్లు లేకుండా కుళాయిలు లేకుండా ఎంతో కష్టపడి గుంటల్లో బావిల్లో అంటే బ బ బ బట్ట వేసి దాన్ని వడకట్టుకొని అప్పుడు తాగేవాళ్ళు కానీ అప్పట్లో నీళ్ళు గూడా కొంచెం కష్టంగా ఉండేది బావుల్లో చేది ఒక గర్భిణీ స్త్రీలు కూడా బావిలోనే చేది నీళ్ళు తాగేవారు అప్పట్లో దేనికి ఉపయోగించాలన్నా కూడా బావిలో నీళ్ళు గుంటలో నీళ్ళు కానీ ఇపుడు మంచు కొంచెం ఇది ఈ కాలం వచ్చేలోపల కంప్యూటర్ కాలం వచ్చేలోపల ఇపుడు బావిలు బోర్లు కానీ వా వాటరు శుద్ధి చేసుకొని దాన్ని ఎత్తుకొని వచ్చి మా ఇళ్ళ ముందర ఇంటి ఇంటి ముందర మాకు తెచ్చి ఇచ్చేదానికి అయిపోయినారు అప్పుట్లో చాలా కష్టంగా ఉండింది ఇప్పుట్లో ఏంతో సులువుగా మా ఇంటి ముందర నీళ్ళు వచ్చేది ఇప్పుడు బోర్లు వేసేది కుళాయిలు లాగేది ఇపుడన్నింటికి మంచి సౌకర్యంగా వచ్చి చేరింది అయినా కూడా సౌకర్యం చాలదని మేము ట్యాంకులో నీళ్ళు బాగుండవు అని దాంట్లో మిషన్లు మందు మంచివీ నీళ్ళు పెట్టరు అని మేము తనీగా దాన్ని వడకట్టుకొని వా వల వేసి దాంట్లో వడకట్టుకొని మేము నీళ్ళు తాగతా ఉన్నాము మిషన్ నీళ్ళు లేకపోయినా గూడా మేము వడకట్టుకొని తాగి నీళ్ళని కూడా కొంచెం పని చేసేవాళ్ళకు బయటపని పోయి ఇంటికి వా వచ్చిన వాళ్ళకు సమయం తెప్పిందనుకో అప్పుడు వచ్చి వాళ్ళు నీళ్ళు అడిగినా కూడా వడకట్టిన నీళ్ళు వాళ్ళలు ఇచ్చి మేము సాయపడతా ఉన్నాం కానీ ఇప్పుట్లో నీళ్ళకు కొంచెం ఒకొక్క దగ్గర ఎంతో కష్టంగా ఉంది అయినా కూడా మా ఇన్ హోయి నీళ్ళు ఉండే దగ్గర మేమెంతో పొదుపుచేసుకొని నీళ్ళని దిటవుగా వాడుకొని నీళ్ళు సౌకరము లేనివాళ్ళకు సహాయం చేసుకుంటు మేము ఎంతో వాళ్ళకు సహాయపడతా ఉన్నాము కాబట్టి పరిశుభ్రమైన నీళ్ళు ఇంకా మాకు ఏ విధమైన కూడా ఇంకా కావాలని మాకు ఎంతో ఆలోచన చేస్తా ఉన్నాం కానీ అప్పట్లో ప్రతీ ఒకరు నీళ్ళకు బురదనీళ్ళు అయినా కూడా అప్పుడు వడకట్టుకొని తాగేవాళ్ళు కానీ ఇప్పుడు మిషన్లో నీళ్ళు అయిపోయినాయి అంటే దాన్ని శుద్ధి చేసుకొని నీళ్ళతో ఇపుడు వాడే మాదిరిగా అయిపోయింది అంత కాబట్టీ మనకు ఈ నీళ్ళకు ఎలాంటి సౌకర్యం లే బాధ లేకుండా కష్టం లేకుండా అన్నిటికీ యూస్ చేసుకుంటు ఇతరులకు కూడా మేము సహాయపడుకుంటు బాగా ఉన్నాం కానీ ఒకొక దగ్గర నీళ్ళు లేని వాళ్ళకు ఇప్పుడు కూడా బావిల్లో గుంటల్లోపోయి తెచ్చుకొని కడవ మీద కడవ పెట్టుకొని కొంచం చెరువుల్లో పోయి తెచ్చేది మేము టీవీల్లో ఎంతో మందిని ఎన్ ఎన్నో ఊళ్ళనిఆ మాదిరిగా మేము చూస్తా ఉన్నాము కానీ ఏ మా బా ప మా పక్క పక్క కానీ మా ఏరియాలో ఎంతో సులువుగా ఉంది అట్టాటి వాళ్ళని తలుచుకుంటే మాకెంతో బాధగా ఉంది వాళ్ళకు ఏదో ఒక సహాయం మీరు చేస్తారని మేము కోరుకుంటు ఉన్నాము మీరు దీంతో కూడా వదిలేయకుండా వాళ్ళకూడా ఒక మిషన్ నీళ్ళు కానీ ఏదో ఒక వాటర్ ట్యాంకులు కానీ ఏ సహాయం కానీ వాళ్ళకు పంపిస్తే బావుంటుందని మేం కోరుకుంటు ఉన్నాం కానీ మాకు నీళ్ళు ఇంకా కావాలి అంటే ఇంకా